వార్తలను అనుసరించి మే నేను యువతని కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రోత్సహిస్తాను అండి కొన్ని సంబందాల అసలు ప్రోత్సహించను ఎందుకు అంటే వార్తలు అనేది వినడం మంచిదే చూడడం కూడా మంచిదే దానివల్ల ఏంటంటే మనకు నాలెడ్జ్ అండ్ ఫ్యూచర్ పట్ల అవగాహన అన్నీ కూడా అభివృద్ధి చెందుతుంది కానీ కొన్ని వార్తలలో అంటే పనికిరాని రాతలు అనవసరమైన రాతలు ప్లస్ సమాజానికి ఉపయోగపడని రాతలు రాస్తున్నారు కావున ఇవి యువతకి అవసరం లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి వినడం వల్ల యువతలు పక్కదారి పడతారు సో నేను అయితే అన్నిటికీ అంగీకరించను ప్రోత్సహించను బట్ కొన్ని వార్తలు మనకు విన్నప్పుడు సమాజాని గురించి సమాజం గురించి సమాజంలో ఏం జరుగుతుందో అనేది నాకు తెలుస్తుంది అండ్ ఎవరీ డే ఐ మీన్ డే టు డే యాక్టివిటీస్ ఏం జరుగుతుంది అసలు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండిపోతుంది మనకు ఈ వార్తలు వల్ల తెలుస్తుంది అండ్ సపోస్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ తీసుకునే యాక్టివిటీస్ కానీ స్కీమ్స్ కానీ ఇంకా వేరే ఇతర న్యూస్ కానీ ఏదైనా సరే మనకు తొందరగా అందుతుంది ప్లస్ ఒక మనకు సమాజం పట్ల ఒక పాజిటివ్ అప్రోచ్ కూడా ఉంటుంది ఈ వార్తలు వినడం వల్ల కానీ అనవసమైన వార్తలను వినడం వల్ల మనకు కెరియర్ డిస్ట్రాక్షన్ జరుగుతుంది అంటే పక్కదారి పట్టే అవకాశం చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ నాకు సినిమాల గురించి కానీ ఒక పర్సన్ వ్యక్తిగత విషయాలు కానీ లేకపోతే ఇంకా వేరే గురించి కానీ తెలుసుకోవడం వల్ల మనకు అసలు ఎలాంటి ఉపయోగం ఉండదు బట్ మనకు ఈ వార్తలల్లో మనకు ఒకొకసారి చూపించే ప్రోగ్రామ్స్ అవి చాలా ఇన్స్పైరింగా ఉంటాయి సో దానివల్ల ఏంటంటే మనకు ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం మనకు చాలా ఉపయోగపడుతుంది అండ్ సమాజంలో ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది మనకు సెంట్రల్ కానీ సెంట్రల్ స్టేట్ కానీ తీసుకునే యాక్టివిటీస్ అండ్ వాళ్ళు కార్యాచరణలో ఏమన్నా ఉన్నాయి అనుకోండి వాళ్ళు తెలుసుకోవచ్చు బట్ వార్తలలో ఇప్పుడు ఉన్న వార్తలలో వ్యక్తిగత విమర్శలు బాగా ఎక్కువ అయిపోయాయి అండి ఆ వ్యక్తిగత విషయాల వల్ల మనకు ఈ పిల్లలకు ఎలాంటి ఉపయోగం ఉండదు యువతికి అయితే అసలే ఉపయోగం ఉండదు అందువల్ల ఏంటంటే పక్కదారి పెట్టే అవకాశం చాలా ఉంది దయచేసి ఇవి తగ్గిస్తే యువతకు చాలా మంచిదని నేను అనుకుంటున్నాను